చెప్పండి అవును అండి నేను చెప్పండి మీకు ఏ రకమైన కూరగాయలు కావాలి

పెళ్ళంటే బాగానే పడతాయి మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఏం కావాలి చెప్పండి మా దగ్గర టమాటలు ఆలుగడ్డలు ఇంకా ఆకుకూర వంకాయలు ఇంకా మునక్కాయలు పప్పు సాంబార్లోకి అదే దోసకాయలు ఇంకా ఆకుకూరల విషయానికి వస్తే పాలకూరలు ఇంకా కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ రకాలు ఉంటా ఉంటాయి అండి

మా దగ్గర నాణ్యమైనవి అండి మా దగ్గర చాలా నాణ్యమైనటువంటి కూరగాయలు ఉంటాయి మా దగ్గర రసాయనాలు అవి అంటూ ఏమి ఉండవు మేము వేస్టేజ్ నుంచి తీసుకొని అటువంటి ప్రొడక్ట్స్ నుంచి పండిస్తున్నాము మా దగ్గర మొత్తం నాణ్య నాణ్యమైన ఐటెంగానే ఉంటాయి టమాటో వచ్చి ఇరవై రూపాయలు అండి కేజీ మీకు పెళ్ళి అంటున్నారు కాబట్టి ఒక పది పదిహేను కిలోలు పడతాయి బంగాళదుంపలు ముప్పై రూపాయలు అండి కేజీ ఎన్ని కేజీలు

బంగాళాదుంపలు ఐదు కేజీలు టమాటాలు పది కేజీలు ఇక వంకాయలు అండి వంకాయలు మూడు కిలోలు సరిపోతాయి అండి మరి పెళ్ళి అంటున్నారు కదా ఎక్కువ పడతాయి కదా

సరే అండి వం ఇంకా మునక్కాయలు ఎన్ని కట్టలు కావాలి అండి ఒక కట్టలో ఎనిమిది ఉంటాయి అండి కట్టలో

పది కట్టలు ఇంకా అండి ఇంకా ఆకుకూరలు ఏమేమి కావాలి పాలకూర ఒక అంటే పాలకూర పదికి ఆరు వేస్తున్నాము మీరు పెళ్ళి అంటున్నారు కాబట్టి పదికి ఎనిమిది వేస్తాము ఎంతకి చెప్పు ఎంత కావాలి ఇంకా పుదీనా కొత్తిమీర వద్దా అండి దీంట్లో కూరల్లోకి వస్తాయి కదా సరే అండి ఓకే